నేను వంటచేసేటప్పుడు ముందుగా కూరగాయలు ఎక్కువగా పరిశుద్ధంగా ఉన్నవి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాను కూరగాయలు పరిశుభ్రమైనవి వాడటం వల్ల కూర ఎంతో రుచిగా ఉంటుంది తాజావి క్రిమికీటకాలు ఏమి కొట్టని పదార్దాలు మందులు వాడని పదార్థాలు మాత్రమే కూరగాయలు తీసుకొని వండ వండడానికి ఇష్టపడతాను వంటలు మా వంటలలో ఎక్కువగా రుచి పెంచడానికి నేను కొత్తిమీర మసాలాలు ఇంట్లో చేసుకునే పొడులు ఇంట్లో చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్టు ఏవై ఏది చేసుకున్నానో ఏ కూర వండినానో అందులో ఇంట్లో చేసుకున్నవి మాత్రమే వాడతాను అవి వాడడం ద్వారా కూర రుచిగా ఉంటుంది వంటలు అన్నీ చాలా బాగా వస్తాయి తినడానికి కూడా ఆరోగ్యంగా ఉంటుంది అందువలన నేను ఇంట్లో వంటలు వండడానికి నేను రహస్యంగా మంచి మంచి పదార్థాలను వాడతాను అందులో మసాలాలు గరం మసాలా కొబ్బరిపొడి ధనియాలపొడి అలాంటివి ఎక్కువ వాడుతాది వాడతాను